నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ గైడేనండి అంటే ఆంధ్రప్రదేశ్లో టొబాకో ఎక్కడెక్కడ ఇదౌతుందో చెప్తారా అవునండి ఎలా పండిస్తారో ఏంటని చూడ్డానికి వస్తున్నాం

ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి

ఓకే అండి

ఓకే అండి సరే మేము ఒక ఫైవ్ మెంబర్స్ వస్తున్నామండి ఫ్రెండ్స్తో ఒక టు డేస్ త్రీ డేస్ ఉంటామండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి మీరు అన్ని ప్లేస్లు మీరే తిప్పుతారండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి